ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కల్ కాలక్రమేణ అనేక మార్పులకు గురవుతుంది ఈ మార్పులు రాజకీయ ఆర్థిక మరియు సాంకేతిక పరిమాణాల వల్ల సంభవించాయి

రెండువేల ఇరవై ఒకటిలో అక్షరాస్యత స్థాయి డెభై మూడు పాయింట్ రెండు శాతంకి పెరిగింది ఈ పెరుగుదల ఆంధ్రప్రదేశ్లో సంస్కృతిని మారుస్తుంది ప్రజలు మరింత సమాచారంగా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల సంస్కృతులతో సంభాషించడానికి మరింత సామర్థ్యం కలిగింది ఆంధ్రప్రదేశ్లో సాకేంతిక యొక్క వేగతనం అభివృద్ది సంస్కృతిని కూడా మారుస్తుంది ప్రజలు మరింత సౌకర్యవంతంగా మరియు సమయం ఆదా చేసే పద్దతులను కనుగొంటున్నారు వారు ఇతర ప్రాంతాల ప్రజలతో సంభాషించడానికి మరింత సులభంగా మార్గాలను కూడా కనుగొంటున్నారు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామీకరణ యొక్క వేగవత్ వేగం అభివృద్దిని సంస్కృతిని కూడా మారుస్తుంది ప్రజలు మరింత నాగరికంగా మైన మరియు ఉత్పాదక జీవన శైలిని గడుపుతున్నారు వారు ఇతర ప్రాంత ప్రజలతో మరింత కలసి పనిచేస్తున్నారు